అవును చెప్పండి ఓకే ఇప్పడు వచ్చేసి కొత్త లేటెస్ట్ మోడల్ జూపిటర్ ట్వంటీ ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది దాని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ తౌజండ్ అవును ఇంకా దానికి మీకు డౌన్ పేమెంట్ వచ్చేసి మినిమం ఫార్టీ పర్సెంట్ కట్టాలి లేదు మీ దగ్గర బజాజ్ ఫైనాన్స్ సమ్తింగ్ ఫైనాన్స్ కార్డ్స్ ఉన్నాయంటే తర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టి కూడా తీసుకోవచ్చు మైలేజీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇస్తుంది మీకు మీ మీరు హైదరాబాద్ ట్రాఫిక్లో నడపతారంటే ఫార్టీ లోపలనే ఇస్తుంది లేదు మీరు హైవేలలో చాలా మటుక్కి హైవేలో నడుపుతా అంటే ఫార్టీ ఫైవ్ దాకా ఇస్తుంది దీన్ని ఫీచర్స్ వచ్చేసి బెటర్ పిక్అప్ ఉంటుంది మీకు ఇంకో ఇంకోటి ఎందంటే ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు ఒకవేళా ఇప్పుడు ఎమర్జెన్సీకి ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కానీ

వారంటీ బాడీ మన బైక్ బాడీకి టూ ఇయర్స్ వారెంటీ ఇస్తాం ఇంజిన్కి అయితే ఫైవ్ ఇయర్స్ వారెంటీ ఉంటుంది పక్క అవును ఇంజిన్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు మీకు ఈయంఐ వచ్చేసి ట్వల్వ్ మంత్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది తర్టీ సిక్స్ మంత్స్ ఉంటుంది మీరు ఎన్ని మంత్స్లో కట్టాలనుకుంటున్నారు ఫస్ట్ మీ డౌన్ పేమెంట్ చెప్తే దాన్ని ఈయంఐ కన్వర్ట్ చేయచ్చు మీ డౌన్ పేమెంట్ ఓకే ట్వంటీ వరకు మీకు ఎయిటీ సెవెన్ అన్నా కదా ట్వంటీ మైనస్ చేస్తే సిక్స్టీ సెవెన్ మీకు టూ పాయింట్ ఫైవ్ ఇంట్రస్ట్ రేట్ ఉంటుంది మీకు సో ఓవరాల్గా లక్ష పది వేలు అవుతుంది ట్వల్వ్ మంత్స్కి మీరు త్రి తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ కట్టాలి అది ట్వల్వ్ మంత్స్కి అయితే ట్వంటీ ఫోర్ మంత్స్కి అయితే

ఒకసా ఒకసారి మీకు డౌట్ ఉంటే మా షో రూమ్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు మా షో రూమ్ అడ్రస్ వచ్చేసి కాదేరాం స్వప్న జగత్ ఆపోజిట్లో ఉంటుంది ఇంకా వేరేవి అంటే షైన్ ఇంకా యాక్టీవా లాంటి చాలా మంటికి బైక్స్ ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి ఓకే రండి